పెద్ద వ్యాపారస్తుల దగ్గర అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉండటం వలన వారు వ్యవసాయ ఉత్పత్తి కూడా చాలా తక్కువ ఖర్చుతో చేయగలుగుతారు వారికి వచ్చే పంట దిగుబడి కూడా అధికంగా ఉండటం వలన వారికి వచ్చే లాభాల సంఖ్య కూడా పెరుగుతుంది అదే సన్నకారు రైతులను తీసుకుంటే వారి దగ్గర ఉన్నదే కొంచెం స్థలం కావున వారు దానిమీద చేసే పొదుపు అనేది తక్కువగానే ఉంటుంది వచ్చిన ఆదాయంతో వారు వివిధ పరికరాలను కూడా కొనలేరు మరియు వారు వారి పొలంలో ఎవరినైనా పనికి పెట్టుకోవాలన్నా కూడా ఎవరూ రారు ఎందుకంటే పెద్ద వ్యవసాయదారులు అయితే రోజు ఏదో ఒక పని ఉంటుందని ఆడే వెళ్తారు మరియు వారికి భూమి మీద వచ్చే ఆదాయంఎక్కువ ఉండడంతో వారు ఇంకా మంచిగా అభివృద్ధి చెందుతారు